పిల్లల మొత్తం ఎదుగుదల పుస్తకాలు మరియు మ్యాగ్జిన్స్ చాలా సహాయపడతాయి ప్రత్యేకంగా పిల్లలకు పుస్తకాలు మరియు పత్రికలు ప్రయోజనకరంగా ఉంటాయి ఎందుకంటే అవి వారి మాతృభాషలో కథలు మరియు సమాచారాన్ని అందించడం ద్వారా భాషా నైపుణ్యతలు పదజాలం ఊహ మరియు సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలో సహాయపడతాయి తద్వారా వారు సాపేక్షకంగా మరియు అందుబాటులో ఉండే సాహిత్యంలో పాల్గొనడానికి వీలు కల్పిస్తాయి అలాగే చిన్నప్పటి నుండే చదవడం పట్ల ప్రేమను పెంపొందిస్తాం ఒకప్పుడు తాతలు అమ్మమ్మలు నానమ్మలు లేక తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో పిల్లలకు చక్కగా కథలను నేర్పించేవాళ్ళు ఆ మోరల్ స్టోరీస్ వల్ల పిల్లలు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకునేవారు తల్లిదండ్రులపై పెద్దలపై గౌరవము ఇలా ఎంతో చక్కటి గౌరవ విధేయతలను పిల్లలు నేర్చుకునేవాళ్ళు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు నుంచి అలాంటివి మరుగైపోయాయి పిల్లలకు తెలుగు పుస్తకాలు మరియు పత్రికల యొక్క ప్రాముఖ్య ప్రయోజనాలు భాషను అభివృద్ధి చేస్తుంది తెలుగు సాహిత్యంపై అవగాహన వల్ల పిల్లలు తమ పఠన గ్రాహన శక్తిని పదజాలం మరియు భాషపై పట్టును మెరుగుపరుచుకుంటారు సాంస్కృతిక అవగాహన ఏంటంటే కథలు తరచుగా తెలుగు సాంప్రదాయాలను జానపద కథలు మరియు విలువలను ప్రతిబంబిస్తాయి పిల్లలకు వారి సాంస్కృతిక వారసత్వం గురించి లోతైన అవగాహనను అందిస్తాయ్ అనేకమైన విషయాలను తెలుసుకోవడం వల్ల వారి మానసిక శారీరిక వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది అభిజ్ఞ అభివృద్ధి పిల్లలు కథ మరియు పాత్రలలో నిమగ్నమయ్యే కొద్దీ చదవడం విమర్శనాత్మకమైన ఆలోచన సమస్య పరిష్కారం మరియు ఊహలను ప్రేరేపిస్తుంది భావోద్వేగ అభ్యాసం కథలు పిల్లలకు ముఖ్యమైన జీవిత పాఠాలు భావోద్వేగాలు మరియు సామాజిక నైపుణ్యాలు గురించి సంబంధిత పాత్రలను మరియు పరిస్థితుల ద్వారా నేర్పుతాయి ఈ రోజుల్లో పిల్లలు చిన్న చిన్న విషయాలను ఎలా అధిగమించాలో చిన్న సమస్య వచ్చినా ఎగ్జామ్స్లో చదవడం రాయటం బాగా కష్టమైపోయింది కానీ ఇలా భావోద్వేగ విషయాలను వారు తెలుసుకున్నప్పుడు వారి జీవితంలో ఎదురుపడేటువంటి పరిస్థితులను ఎలాగు వారు ముందుకు వెళ్ళాలో ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా మ్యాగ్జిన్స్ చూడ్డం ద్వారా వారు తరచుగా వీటిని తెలుసుకుంటారు వారి జీవితాల్లో కొనసాగించుకుంటారు కాబట్టి మనం ఎంతో చక్కగా వీటిల్లో చాలా జ్ఞానం పొందుకోవచ్చు బంధం మరియు పరస్పర చర్యలు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి చదవడం ఒక ప్రత్యేక బంధన అనుభవాన్ని సృష్టిస్తుంది మరియు సంభాషణను కూడా ప్రోత్సహిస్తుంది పిల్లల కోసమైతే తెలుగు పుస్తకాలను ఎంచుకోవడంలో పరిణగతులున్నాయి వయసుకు తగిన కంటెంట్ ఎందుకంటే పిల్లల పఠన స్థాయి మరియు ఆసక్తికులకు తగిన కథాంశాలు మరియు పదజాలం ఉన్న పుస్తకాలను ఎంచుకోవాలి వారికి అర్థం కాకపోయినట్లయితే వారు చదివినా సున్నాయే కదా రంగురంగుల దుష్టాంతాలు ఆకర్షణీయమైన దృశ్యాలు గ్రహణ శక్తిని చాలా పెంచుతాయి మరియు చదవడానికి మరింత ఆనందదాయకంగా చేస్తాయి ముఖ్యంగా చిన్న పిల్లలకు అవి చాలా ఉపయోగపడతాయి వివిధ రకాల శైలులు ఉన్నాయి విభిన్న ఆసక్తులను తీర్చడానికి జానపదల కథలే కానీ కల్పిత కథలే కానీ సాహిస కథలు మరియు విద్యాపుస్తకాలు వంటి విభిన్న శైలిలను అన్వేషించండి ఇక సిలబస్ పరంగా మనం చూసినట్లయితేలే స్కూల్లో పుస్తకాల్లో ఈ మధ్య రకరకాల సిలబస్ వస్తుంది సి బీ ఎస్ యి సిలబస్ అని మరి నా న్యాచురల్ సిలబస్ అని ఈ సిలబస్లను పిల్లలకు తగినట్లుగా వారి ఐక్యూలను బట్టి తల్లిదండ్రులు లేక ఈ యొక్క ప్రభుత్వ యాజమాన్యమే కానీ లేకపోతే టీచర్సే కానీ పిల్లలకు ఏ పరమైనటువంటి సిలబస్ నేర్పించాలో ఇప్పుడున్న జనరేషన్ పరంగా ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను పిల్లలకు నేర్పించాలో ఆయా సబ్జెక్టులో క్షుణ్ణంగా ఎన్నో విషయాల సిలబస్లు మనం చూడవచ్చు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి ఎ ఎ బుక్ రీడర్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ అనంటారు ఎందుకంటే ఒక పుస్తకము ఆ మనిషికి విలువైనటువంటి స్నేహాన్ని అందిస్తుంది అలాంటి పుస్తకాన్ని మన జీవితంలో ఎప్పుడూ విడిచి పెట్టలేం మన దగ్గర ఎవరైనా ఏదన్నా దోచుకుంటారు కానీ మనకున్న విద్యను కానీ జ్ఞానాన్ని కానీ దోచుకోలేరు కదండీ కొన్ని ప్రసిద్ధ తెలుగు పిల్లల పుస్తకాలు చెప్పనా బొమ్మల రామాయణం రామాయణ ఇతిహాసం యొక్క సచిత్ర వర్షన్ ఇలాంటి అనేకమైనటువంటి ఇతిహాసాల పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయి పిల్లలకి ఇష్టమైన అక్బర్ బీర్బల్ కథలు అక్బర్ మరియు బీర్బల్ నటించిన నైతిక కథలు అబ్బా పిల్లలకు ఎంత ఇష్టమో ఇలాంటివి చక్కగా నేర్చుకున్నప్పుడు వారు ఎంతో సంతోషంగా ముందు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మంచి పుస్తకాలు చాలా దొరుకుతాయండి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే పిల్లల పుస్తకాలను చదివించడం మ్యాగ్జీన్స్ చూపించడం ఇలాంటివి చేయడం ఇవి చాలా ఉపయోగకవరమని భావిస్తూ ఈ పుస్తకాల పట్ల నాకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియపరచాను